నా దగ్గర ఎన్నో పాత ఫోటోస్ ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఫోటోస్ ఉన్నాయి కానీ నేటి యుగంలో ద డిజిటల్ ఫొటోసు చాలా రకరకాలుగా రకరకాల థీమ్స్తో మనం తీయించుకుంటున్నాము కానీ ఎప్పటికీ పాతది ఎప్పుడు కొత్తదనాన్ని ఇస్తుంది అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది ఎప్పటికీ నిలిచిపోయే సామెత ఎప్పుడూ గడిచిపోయిన క్షణాలు తిరిగి రానట్లే ఆ యొక్క ఫొటోస్ చూసినప్పుడు ఆ క్షణంలోకి వెళ్ళి ఎంతో సంతోషపడతాము క్రొత్త ఫోటోస్కి పాత ఫోటోస్కి చాలా వ్యత్యాసం ఉంది క్రొత్త ఫొటోస్ మన ప్రెజెంట్ని రిప్రె ఆ ప్రెజెంట్ని మనకు తెలియపరిస్తే పాత ఫొటోస్ మన చిన్నప్పటి జ్ఞాపకాలను తెలియజేస్తుంది ఆ పాత ఫొటోస్ అన్నవి ఒక ఎమోషన్ ఒక ఉద్రేకతను ఒక సెంటిమెంట్ను మనకి ఇస్తుంది అది మనం ఎలా అప్పట్లో మనం ఎలా ఉండే వాళ్ళము అని మనకి తెలియజేస్తుంది అస్సలు నాకు తెలిసి ఫోటోస్ అంటేనే గొప్ప అది పాతవైనా క్రొత్తవైనా అవి ఒక జ్ఞాపకాలుగా ఎప్పటికీ మనతోనే నిలిచిపోతాయి డిజిటల్ ఫొటోస్ చాలానే ఉన్నాయి ఇప్పుడు ఎన్నో రకాలుగా డిజిటల్ ఫొటోస్ అన్నవి మనకి వస్తున్నాయి కానీ దేని యొక్క గొప్పతనం దానిదే పాత ఫోటోలతో ఉన్నంత సెంటిమెంటు క్రొత్త ఫోటోలో ఉండదు క్రొత్త ఫొటోల్లో ఆ సంతోషం లేకపోయినా చిరునవ్వు ఉంటుంది కానీ పాత ఫోటోల్లో ఎంతో చక్కగా స్వచ్ఛమైన మనసుతో చక్కటి చిరునవ్వుతో చాలా చక్కగా అనిపిస్తున్న అవి చూస్తుంటే కొన్ని ఏళ్ళు వెనక్కు వెళ్ళి చూ ఉన్నట్టు అనిపిస్తుంది ఫోటోస్ అంటేనే ఒక జ్ఞాపకం అలాంటిది పాత ఫోటోస్ అయినా క్రొత్త ఫోటోస్ అయినా అవి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి నా దగ్గర ఎన్నో పాత ఫోటోసు మా చిన్నపటి నుంచి మా మదర్ భద్రపరిచారు అవన్నీ చూస్తుంటే ఒక్కసారిగా అవన్నీ గుర్తొచ్చి చాలా ఆనందం అనిపిస్తుంది ఈ ఫొటోస్ ఫోటోగ్రఫీ అనేది ఒక గొప్ప కళ ఆ ఫొటోస్ని ఎప్పుడు భద్రపరుచుకోవడం వల్ల మన యొక్క సంతోష క్షణ క్షణాలను అవి చూసిన మన యొక్క సంతోష క్షణాలను అవి చూసినప్పుడు మనం మళ్ళీ దానిని అనుభవించగలుగుతాము